ఆంధ్ర వంటకాలు అంటే తరతరాలుగా మా ఇంట్లో ఏ పండగ వచ్చినా ఇంట్లో పిండి వంటలు అంటే అరిసెలు తయారు చేస్తారు అది మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మ ఆలా తరతరాలుగా వచ్చింది మా అమ్మమ్మ మా అమ్మకి నేర్పించింది మా అమ్మ నాకు నేర్పించింది పండగ సమయంలో అరిసెలు వండుకుంటాం అన్నమాట ఎలా అంటే బియ్యం రెండు రోజుల ముందు నానబెట్టుకుని తడి బియ్యం మిల్లులో ఆడించుకుని దాన్ని బెల్లం పాకం పట్టి చలివిడి చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని అరిసెలు గుండ్రంగా ఒత్తుకుని నూనెలో వేసి వేగిస్తాం దోరగా వేగిన తర్వాత తీసుకుని నూనె వాడే వరకు ఒక గిన్నెలో పెట్టుకుని కొంత సేపు అయిన తర్వాత నూనె మొత్తం పీల్చేసిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత వేరే గిన్నెలో వేసుకుంటాం అలాగే అరిసెలు వండిన తర్వాత ఉండలు మిగిలిన దాంతో ఉండలు చుట్టుకుంటాం అన్నమాట ఇంట్లో కొబ్బరి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా నువ్వులు నువ్వులు కలుపుకుని ఆ పిండిలో చలివిడి గట్టిగా కలుపుకుని ఉండలు చుట్టుకుంటాము ఆ ఉండలని పోకు ఉండలు అంటాము మరి మేము వాటిని నూనెలో వేయించుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి అవి దాదాపుగా నెలరోజుల వరకు నిలువ వుంటాయి తియ్యగా చాలా రుచికరంగా ఉంటాయి ఇంకా తరతరాలుగా వచ్చే వంటకాలలో ఇదొకటి చాలా అందరికి ఇష్టమైనది ప్రతీ పండగకి కానీ ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు అలా కొత్త అల్లుడికి పెట్టుకోవడానికి కానీ ఇదే వంటకాన్ని చాలా ఇష్టపడి చేసుకుంటాం అన్నమాట